మేము మా ఇంట్లో చాలానే ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగిస్తాం ప్రస్తుతానికి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ మెయిన్ ఏంటంటే టీవీ టీవీ ఎందుకంటే మా డాడీ ఒక ఫార్మర్ ఫార్మర్ ఒక ఫ్రీ స్పేస్ ఫ్రీ స్పేస్ దొరికేది ఒక నైట్ టైమ్స్ మాత్రమే నైట్ టైమ్స్ కూడా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు నైట్ టైం అలా సరదాగా ఏదన్నా ఖాళీ చేసుకుని ఒక మూవీ గానీ లేదా ఏమైనా మనకిష్టమొచ్చిన ప్రోగ్రామ్స్ లేదా ఇంకెప్పుడైనా ఏవన్నా టీవీలో ఏమన్నా న్యూస్ న్యూస్ ఛానల్స్ వాతావరణాలు గురించి తెలుసుకోవడం కాబట్టి మా నాన్నగారు ఎక్కువ ఉపయోగిస్తారు టీవీని అండ్ ఇం ఇంకా అంటే టీవీ మేం నేను చిన్నప్పుడైతే బొమ్ కార్టూన్స్ బొమ్మలు చూడడానికి ఉపయోగించే వాళ్ళం ఎక్కు ఎక్కువ నేను మేము మా అన్నయ్య దీన్ని వా నేను పుట్టకముందు అంటే నే రెండు వేలలోనే రెండు వేల ఒకటి ఆ టైంలో కొనుగోలు చేశారు అప్పట్లో దీన్ని ఎక్స్ మా అమ్మ సీరియల్ చూడడానికి ఉపయోగించేది మా నాన్నగారేమో వార్తలు లేదా టీవీ షోస్ లేదా ఇంకా వేరే వాటికి ఉపయోగించేవారు నేను మా అన్నయ్య అయితే మాత్రం బొమ్మలు చూడడానికి లేదా సినిమాలు చూడడానికి ఉపయోగించే వాళ్ళం ఎక్కువ టైం పాస్ అయ్యేది దాంతో కాలాన్ని ఎక్కువ వేస్ట్ చేసే వాళ్ళం మేమైతే మా అమ్మ వాళ్ళైతే అలా కాదు గానీ మేము చిన్నప్పుడు చాలా వేస్ట్ చేసే వాళ్ళం స్కూల్ నుంచి బయటికి వచ్చాక అండ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నార్మల్ మామూల్గా బొమ్మలు చూడడం గానీ హోంవర్క్లు చేయకుండా నైట్ అలా లేటుగా పడుకోవడం అలాగా అండ్ ఇంకా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఒకటుంది వాషింగ్ మిషన్ ఎందుకంటే మా అమ్మకి అంటే ఈ మధ్యన ఈ మధ్యన మనుషుల్లో బాగా శక్తి శక్తి తగ్గిపోతుంది అలాగే మా అమ్మక్కూడా అంతగా ఎక్కువగా పనులు చేయలేకపోతున్నారు ఆ పని తగ్గిచ్చడానికి మెయిన్గా ఆడవాళ్ళకి ఇంట్లో పనేముంటుంది మెయిన్ అయితే వంట చేయడం వంట చేయడము ఇంకా ఇల్లు చక్కబెట్టడము అండ్ బట్టలు ఉతకడము వంట చేయడం వేరే వాటి అయితే తగ్గించలేం గానీ వాషింగ్ మిషన్ వాడితే గనుక మనం ఎప్పుడైనా ఖాళీ సమయాల్లోనే వాటిని ఉపయోగించి బట్టలు బట్టలు ఉపయోగించే శక్తిని అది వృధా చేసుకొనివ్వదు ఇంకా వాషింగ్ మి వాషింగ్ మిషన్ ద్వారా చాలా టైం కూడా ఆదా అవుతుంది త్వరగా ఉతికేస్తుంది బట్టలు అండ్ ఎక్కువ శ్రమ ఉండదు మా అమ్మకి అండ్ ఇంకేంటే మైక్రోఫోన్స్ అంటే మొబైల్స్ ఎక్కు మొబైల్స్ ఉంటుంది ఇంట్లో మా నాన్నకొక ఫోను టచ్ ఫోన్ కాదు నార్మల్ ఫోను నాకొకటి మా అన్నయ్యకొక స్మార్ట్ ఫోను మా అమ్మకొక స్మార్ట్ ఫోన్ ఫోన్స్ టీవీకైతే కరెంటు పోయినప్పుడు ఎవరి ఫోన్ వారు చూసుకుంటూ ఉంటాం ఫోన్స్తో ఒకరిని ఒకరితో మాట్లాడుకోవడానికి లేదా బయటికెళ్ళినప్పుడు ఇంట్లో గురించి మాట్లాడ్డానికి ప్రస్తుతానికి మేం హాస్టల్లో ఉంటున్నాము హాస్టల్లో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ ఇంటికి కాల్ చేసి మాట్లాడడానికి బయట వాళ్ళతో మాట్లాడడానికి అలా ఉపయోగపడతాయి ఆ ఫోన్స్ అయితే ఏసీ అయితే ఈ మధ్యనే కొన్నాం మనకి తెలిసిందే ఏసీది అండ్ ఈ మధ్య ఎండల ఎండాకాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి పైగా మా నాన్న ఫార్మర్ కాబట్టి బయట ఎక్కువ మధ్యానం దాకా పనులు చేసి ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చాలా ఉడుకుగా ఉండ్ ఉండడం చాలా ఇబ్బంది పడేవారు అప్పట్లో ఒక రెండు సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఇరవై రెండులో ఏసీ కొనుగోలు చేసాము అది కూడా మా నాన్నగారు గురించే చేలో పని చేసుకొచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది చల్లగా ఉండి అలాగ నైట్ టైం పడుకునేతప్పుడు దానికి చల్లదాన్ని ఎండాకాలంలో ఎక్కువ వాడతారు వాడ్డాన్ని కానీ దానికి కూడా ఎక్కువ అలవాటు పడిపోతారని నాకు అప్పుడప్పుడు భయమేసేది కానీ నా అంతగా అలవాటు పడ్లేదు అప్పుడప్పుడు వేసుకుంటారు అంతే ఏసీలైతే ఇండక్షన్ స్టవ్స్ అయితే స్టవ్స్ లేవు మా ఇంట్లో నార్మల్ గ్యాస్ స్టవ్సే ఉన్నాయి అండ్ కంప్యూటర్స్ కూడా మావాలా చాలా ఉన్నాయి ఎక్కు ఏముండవు ఏమన్నా కావాలంటే బయటికి వెళ్ళి యూస్ చేస్తాము అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులంటే హీటర్స్ వాడతాము ఎలక్ట్రిక్ హీటర్స్ అండ్ వేడి నీళ్ళు తాగడానికి చలికాలంలో చలికాలంలో చలి చేస్తూ చాలా చల్లగా ఉంటుంది వా హీటర్స్ వాడేవాళ్ళం ఎక్కువ ఇంకా సన్ డిష్లు వాడతాం అంటే టీవీలో డిటిహెచ్ సన్ డైరెక్ట్ ఛానల్స్ రావడానికి కటా ఎక్కువ అవి వాడేవాళ్ళం ఇప్పుడైతే మెయిన్గా ఇంట్లో వాడేవి టీవీ అదైతే ఈ మధ్యన మేం ఇంటికెళ్ళినా చూస్తల్లేదు ఎందుకంటే మేం ఎలాగో హాస్టల్లో ఉంట్నాం మా అన్నయ్య నేనని వేరే దికన చదువుకుంటున్నాం ఇంట్లో అయితే మా నాన్నగారు చూస్తారు ఎక్కువ టీవీ మా అమ్మ సీరియల్ ఎక్కువ చూస్తది ఏసీ కూడా వాళ్ళు నైట్ టైం పడుకునేతప్పుడు వేసుకుంటారంతే అండ్ కంప్యూటర్స్ ఎలాగో ఉండవు వాళ్ళు జెస్ట్ ఫోన్స్ వాడతారు ఎక్కువ అండ్ అంతే ఇంకా ఇంక పెద్దగా ఏం ఎలక్ట్రానిక్ వస్తువులు యూస్ చేయం అంతే